నా పేరు భాస్కర్ నా వయసు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నేను బీటెక్ మూడవ సంవత్సరం ట్రిపుల్ ఈ చదువుతున్నాను మాది సామాన్యమైన కుటుంబం నేను శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాను